తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడని ఇతరులతో మాట్లాడటానికి తమ భాషను వివిధ మార్గాలో ఉపయోగిస్తారు కొన్ని సాధారణ మార్గాలు ఉన్నాయి తెలుగు మరియు ఇంగ్లీష్ని కలపడం ఇది తెలుగు మాట్లాడే వారు తరచుగా చేసే ఒక సాధారణ పద్ధతి వారు ఒక వాక్యం యొక్క భాగాన్ని తెలుగులో మరియు మరొక భాగాని ఇంగ్షీషులో చెప్తారు ఇది తెలుగు మాట్లాడేవారు మరియు తెలుగు మాట్లాడని వారు సంభాషణలో పాల్గొనడానికి సహాయపడుతుంది సూచనలు మరియు చిహ్నాలను ఉపయోగించడం తెలుగు మాట్లాడని వ్యక్తితో మాట్లాడడానికి తెలుగు మాట్లాడేవారు సూచనలు మరియు చిహ్నాలను కూడా ఉపయోగిస్తారు ఇది వారు ఏమీ చెప్పాలనుకుంటున్నారో తెలుసుకోవడానికి వ్యక్తికి సహాయపడుతుంది భాష అనువాద సాధనాలను ఉపయోగించడం ఇటివల సంవత్సరాలలో తెలుగు నుండి ఇంగ్లీష్కు మరియు ఇంగ్షీషు నుండి తెలుగుకు అనువదించడానికి అనేక భాషా అనువాద సాధనాలు అభివృద్ధి చేయబడ్డాయి ఈ సాధనాలు తెలుగు మాట్లాడే వారు మరియు తెలుగు మాట్లాడని వారు సంభాషణలో పాల్గొనడానికి సహాయపడతాయి తెలుగు నేర్చుకోవడం తెలుగు మాట్లాడే వారు తెలుగు మాట్లాడని వ్యక్తులతో సంభాషణలో పాల్గొనడానికి తెలుగు నేర్చుకోవడానికి కూడా ఎంచుకోవచ్చు ఇది తెలుగు మాట్లాడే వారు మరియు తెలుగు మాట్లాడని వారు మరింత లోతుగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది మొత్తం మీద తెలుగు వ్యక్తులు ఆ భాష మాట్లాడని వ్యక్తులతో మాట్లాడడానికి తమ భాషను వివిధ మార్గాలలో ఉపయోగిస్తారు ఈ మార్గాలు వారి సంభాషణలో పాల్గొనడానికి మరియు తెలుగు మాట్లాడని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయి